చెప్పండి అవునండి ఎన్ని కావాలండి మీకు నాలుగు గుంటలకు అయితే గుంటకి అయితే యాభై లక్షలు నడుస్తుందండి అవునండి యాభై లక్షలు నడుస్తుంది మెయిన్ రోడ్డుకే నండి పక్కన బస్టాండ్ కూడా ఉందండి తక్కువలో అయితే రెండు గుంటలు వస్తుందండి ఒక కోటి రూపా కోటి రూపాయలు అవుతుందండి కోటి రూపాయలు అవుతాయండి రెండు గుంటలకి అది రేటు అట్టా ఉంది రేటు అలా ఉంది మరి మేము కొనుక్కున్నప్పుడు రేటే మేము కొన్నదే యాభై లక్షల పెట్టి కొన్నాము అప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు డబల్ అయింది మార్కెట్ రేటు ఎలా ఉందొ అలా ఇవ్వండి ఏంటండీ ఫ్యూచర్లో రేట్లు పెరుగుతున్నాయండి నాకు పెరుగుతున్నయి మీకు మీకు అమ్ముతున్నాను నేను మీరు కొనడానికి వచ్చారు రేట్లు కంపల్సరీ ఉంటుంది ఎప్పుడైనా ఫ్యూచర్లో రేట్లు ఉంటుంది ఇప్పుడు భూమికే భూమికే రేట్ ఎక్కువగా ఉంది కదండీ ఇప్పుడు మీరు ఎప్పుడైనా రండి ఆల్వేస్ వెల్కమ్ మీరు మీరు ల్యాండే తీసుకోలేదు రిజిస్ట్రేషన్ ఎక్కడండి రిజిస్ట్రేషన్ మా పేరు మీద రిజిస్ట్రేషన్ ఎప్పుడో ఉంటుంది మాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే మేము అమ్మమండి మా పేరు మీద రిజిస్ట్రేషన్ లేకపోతే అమ్మము మేము ల్యాండ్ ఫిక్స్ అయ్యాకే రిజిస్ట్రేషన్ ఉంటుంది మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తా చేసిస్తాము మీకు కాదండి నేను చెప్పేది మీకు అర్ధమౌతుందా అండి మే మేమే చేస్తామని చెప్తున్నా రిజిస్ట్రేషను ఓకే అవును నాలుగు గుంటలు అయితే రెండు కోట్లు అవుతుందండి కోటి రూపాయలకు అయితే రాదు కోటి

సరే అండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి సరే అండి రండి

ఇక్కడే దగ్గరే ఈ బస్టాండ్ పక్కనే ఉంది ల్యాండు అయితే సరే అండి ధన్యవాదములు

నేను ఒక నేను ఐదు నిమిషాల్లో ఉంటానండి దానికి కట్టు